ఇప్పుడు అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ మనకు తెలియనివాళ్ళు అంటూ ఎవరూ ఉండరు సో ఆయన వల్ల ప్రపం అసలు దేశం మారడం ఏంటి ప్రపంచమే మారిందని చెప్పవచ్చు మిస్సైల్ ఆయనను చూసి మన నాసా వాళ్ళే మీకు మేము ఇస్రో కంటే పెద్ద జాబ్ ఇస్తాము పెద్ద సాలరీ ఇస్తాము అని ఆయన్ని పిలిస్తే ఆయన మాత్రం నా ఇండియా అంటే నాకు ఉన్న ఊరుతోని సమానం నాకు ఉన్న ఆస్తి ఒక్కటే రెండు చొక్కాలు నాలుగైదు అవార్డ్లు నాకు ఉన్న పేరు దాన్ని విడిచి నేను నాసాకి వచ్చుడు ఏంటి అని నవ్వి వాళ్ళ జాబ్ని వాళ్ళకే వదిలేసి వచ్చిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు అటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు ఆయన ఏంటిది మిస్సైల్ కనుక్కున్నది ఆయనే రాష్ట్రపతిగా ఉన్నది ఆయనే సో ఇటువంటి చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రజలకి ఏం చేయవచ్చు అన్నది తెలుసు ఇప్పుడు ఆయన అంత చదువుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు కాబట్టి అసలు ఏంటి అన్నది మొత్తం తెలుసు ఆయనకు అదే ఇంకొక ఎవరైనా ఎవరైనా చదువుకోని వాళ్ళు పవర్లో ఉంటే దాన్ని మిస్యూస్ చేయడం తప్పించి ఏం లాభం లేదు సో ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు ఒక నెహ్రూ కావచ్చు ఒక గాంధీ కావచ్చు అంబేద్కర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరైనా చదువుకున్నవాళ్ళు మాత్రం రాజకీయాలలో ఉన్నప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి అనేది ఉంటుంది అది అబ్దుల్ కలాం గారు మనకి నిరూపించారు కాబట్టి ఆయన వల్ల మిస్సైల్ వచ్చింది మనకి ఇస్రోలో గొప్ప సైంటిస్ట్ వచ్చాడు చిన్నప్పటి నుండి ఆయనకు ఉన్న కల ఒక్కటే సైంటిస్ట్ అవ్వాలి ఎవరైనా నువ్వేమి అవుతావురా అది ఇది అని తిట్టినప్పుడు ఆయన జస్ట్ ఆయన సమాధానం ఏంటంటే యు ఆర్ ఏ లక్కీ మ్యాన్ అని తప్ప ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు ఆయన అబ్దుల్ కలాం గారు